నమస్తే అండి ఎయిర్లైన్స్ ట్రావెల్ ఏజెంటా అండి నా పేరు సన్నీ నేను న్యూ యార్క్లో ఉంటాను అండి వచ్చే వారంలో చిన్న ట్రిప్ ఉందండి న్యూ యార్క్ నుంచి దుబాయ్కి వెళ్ళాలి అందువలన నేను న్యూ యార్క్ నుండి దుబాయ్ వరకు ప్రయాణించడానికి మీ కతర్ ఎయిర్ ఎయిర్వేస్లో బిజినెస్ క్లాస్ గురించి నేను మీకు ఫోన్ చేస్తున్నాను అండి మీ కతర్ ఎయిర్ ఎయిర్వేస్లో బిజినెస్ క్లాస్ లభ్యత గురించి నేను మిమ్మల్ని సంప్రదిస్తున్నాను నాకు బిజినెస్ క్లాస్ టికెట్ కావాలండి న్యూ యార్క్ నుండి దుబాయ్ వెళ్ళడానికి